సురేష్ సార్ చెప్పండి ఏంటిలా వచ్చారు

అవును ఏంటి ఈసారి ర్యాంక్స్ అన్నీ అలా వచ్చాయి స్టుడెంట్స్ పేరెంట్స్కి వీక్కి రిపోర్ట్స్ బాగానే ఇస్తున్నాము కదా బాగానే డెవలప్ చేస్తున్నాము స్పోకెన్ ఇంగ్లీష్ కూడా బాగానే ఉంది కదా డ్రాప్అవుట్సా దేనికి ప్రోబ్లం ఏంటి ఇదే ఎక్స్ట్రా క్లాసెస్ పోనీ ఏమైనా మాట్లాడదామా పేరెంట్స్తో ఎక్స్ట్రా క్లాసెస్ మేము ఏమైనా తీసుకుంటాము అని

అవునవును ఓకే అదే అదే నాకర్ధ్ అదే నేన్ నేనూ అదే అనుకున్నాను యాక్చల్లీ నెక్స్టు థర్డ్ ఇయర్ నుంచి కానీ నెక్స్ట్ సిక్స్త్ నుంచి కానీ ఒక టూ ఇయర్స్ తరువాత నేను బోర్డ మన బోర్ద్ ఆఫ్ గా డైరెక్టర్స్తో మాట్లాడాను డైరెక్టర్స్ మీటింగ్లో ఏమంటే సీ సీబీఎస్ఈ కరిక్యులం ఇంప్లిమెంట్ చేద్దాము అంటున్నారు ఎందుకంటే మనం ప్రైవేటైజ్ ప్రెవేట్ స్కూలే కదా సిక్స్త్ నుంచి స్టార్ట్ చెయ్యడం బెటర్ అనిపిస్తుంది దాని తోడు ఇప్పుడిది పికప్ అవ్వాలంటే మనం డ్రాప్అవుట్స్ తగ్గాలంటే మనం ఇంకా కొంచెం వాళ్ళని ఎక్కువ సేపు ఇక్కడే ఉంచుదాము ఒకసారి నేను టీచర్స్ అందరితో మీటింగ్ పెట్టి మాట్లాడతాను పేరెంట్స్ అందరితో వాళ్ళందరితో మాట్లాడి మన రూల్స్ అవన్నీ ఛేంజ్ చేద్దాము ఎందుకంటే ఇలా ఇబ్బందయితే మనకి తరువాత అడ్మిషన్స్ చాలా ప్రాబ్లం ఇబ్బందయిపోతుంది తరువాత మనకి డ్రాప్అవుట్స్ ఎక్కువయిపోయారంటే మనకి ఫ్యూచర్లో ర్యాంక్స్ ఇవన్నీ చాలా ఇష్యూ అవుతుంది నేను నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్లోనూ అండ్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ మీటింగ్లోనూ దీని గురించి డిస్కస్ చేద్దాములే సరే నా

సరే సరే నేను డిస్కస్ చేస్తాను వాళ్ళందరితో డిస్కస్ చేసి డెవలప్మెంట్ గురించి చూద్దాము ఓకే ఓకే